ఆంద్రప్రదేశ్లో క్రికెట్ని ఒక ఆటగా కన్నా దానిని మతంగా ఆదరించే వాళ్ళే ఎక్కువ అని చెప్పుకోవాలి క్రికెట్ ఆటగాళ్ళను దైవంగా ఆరాధించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎండాకాలంలో నిర్వహించే ఐపిఎల్ టోర్నమెంట్కి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారు స్కూళ్ళకి మరియు కాలేజీలకు ఎండాకాలం సెలవులు రావడం వల్ల ఈ ఆటను వీక్షించేవారు ఎక్కువగానే ఉంటారు ఈ టోర్నమెంట్లో హైదరాబాద్కి చెందిన సన్రైజ్ జట్టు ఉండడం వల్ల ఈ ప్రాంతం ప్రజలు ఆ జట్టుకి అండగా నిలబడతారు దాదాపు రెండు నెల్లకి పైగా జరిగే ఈ టోర్నమెంట్లో అందరికీ ఆనందాన్ని కలుగజేస్తుంది